హలో

ఓకే మ్యామ్ మేడం నేను వన్ వీక్ నుంచి తిరుగుతున్నాను మేడం నాకు బిజినెస్ లోన్ అనేది కావాలి ఫోన్ మీరే కాల్స్ చేసారు సో మీ ఓకే మరిప్పుడు నేను బిజినెస్ పెట్టుకోడానికి ఈ లోన్కి స్కీమ్స్ ఏమన్న ఉన్నాయా అందులో నేను డైలీ వర్కర్ అండి

లోన్ అనేది నాకు ఒక ఫిఫ్టీ థౌసండ్ అనేది ఏమైన ఇవ్వగలరా మేడం అంటే బిజినెస్ పెట్టుకోవాలి అంటే కొంచెం ఖర్చు ఉంటుంది కదా షాప్ పెట్టుకోడానికి అంటే నాకు మంత్లీ టెన్ థౌసండ్ అయితే ఇన్కమ్ వస్తుంది మేడం అండ్ ప్రాపర్టీ అంటారంటే ఉన్నది మేడం ప్రాపర్టీ కానీ సేల్స్లో గట్టా ఏమి పెట్టలేదు జస్ట్ ప్రాపర్టీ ఉన్నది అంతే మేడం అంటే మీకు లోన్కి అప్లై చేయడానికి అయితే ల్యాండ్ పేపర్స్ అవి అయితే సైన్ చేస్తాము కానీ అంటే ఇష్యూ చేయడానికి అయితే కాదు మేడం అయితే ప్రాపర్టీ అయితే ఉన్నాది అండి అంటే ఇది ఓన్లీ లేడీస్ స్కీమ్ మేడం ఓకే మేడం బిజినెస్కి యూస్ అయ్యే స్కీమ్స్ ఏమన్న ఉంటే నాకు చెప్పండి మేడం ఓకే మేడం మళ్ళీ మీకు కావాలంటే మీరు మళ్ళీ కాల్ చేయవచ్చా మేడం లోన్